తయారు చేసి అమ్మే వాళ్ళు వాళ్ళను చూస్తూ కూడా అలాంటి బుట్టలు నేను నేర్చుకున్నాను వాళ్ళలాగా ఒక రెండు మూడు బుట్టలు కూడా నేను మెల్లమెల్లగా తయారు చేయడం నేర్చుకున్నాను ఇప్పుడు అలాంటి వస్తువులే నేను వాడుతున్నాను అలాంటి బుట్టలు చాలా అందంగా గుడికి వెళ్ళిన ఎక్కడికన్నా వెళ్ళినా కూడా తీసుకెళ్ళడానికి కూడా చాలా అనువుగా బాగుంటాయి బుట్టలు అల్లడం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి బుట్టలు నేను రెండు మూడు తయారు చేసుకొని నేను కూడా వాడుకుంటూ ఉన్నాను వేరే పక్కన ఉన్న వాళ్ళకు కూడా నా ఇస్తూ ఇలాంటి బుట్టలు తయారు చేసి వాళ్ళకి ఇయడం వల్ల కూడా వాళ్ళు కొంత డబ్బును కూడా నాకు ఇస్తూ ఉన్నారు బుట్టలు కూడా పక్కన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చినా దగ్గర కొనుక్కుంటూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి బుట్టలు కూడా మళ్ళీ చాలా వరకు కూడా ఇంకా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను